ప్రస్తుత సమాజంలో సాంకేతికత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది సోషల్ మీడియా ఈమెయిల్ మెసేజింగ్ యాప్స్ వల్ల సమాచారం పంచుకోవడం ఎంతో వేగంగా మారింది క్లౌడ్ స్టోరేజ్ డేటా అనాలటిక్స్ వంటి సాంకేతికతల వల్ల డేటాను సులభంగా భద్రపరచడం విశ్లేషించడం సాధ్యమవుతుంది మానవ శ్రమను తగ్గిస్తూ మిషన్లు ఏ ఐ రోబోట్స్ విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాయి ఆధునిక వైద్య పద్ధతులు టెలిమెడిసిన్ ఏ ఐ డయాగ్నోస్టిక్స్ వల్ల ఆరోగ్య సంరక్షణ మెరుగుపడింది ఆన్లైన్ షాపింగ్ డిజిటల్ పేషెన్ డిజిటల్ పేమెంట్స్ క్రిప్టో కరెన్సీ వంటి సాంకేతికతల వల్ల వ్యాపార వ్యవస్థ మారింది సంక్షిప్తంగా చెప్పాలంటే సాంకేతికత సమాజాన్ని సులభతరం వేగవంతం మరియు సమర్థవంతం చేస్తున్నది